నేను మా అతిధులని ఏదైనా ఒక మంచి ప్రాంతానికి తీసుకెళ్ళాలి అనుకుంటే నాకు ఇష్టమైన ప్రాంతం కేరళ అనమాట ఎందుకంటే కేరళలో మనం చూడవలసినవి చాలా ఉంటాయి అనమాట కేరళ ఒక మంచి ప్రదేశం మంచి ప్రశాంతమైన ప్రదేశం ఏదైనా పీస్ఫుల్ అంటే విశాలంగా ఉండే ప్రదేశం ఎక్కువ పొల్యూషన్ లేకుండా అంటే చూడడానికి కనువిందుగా ఉండే చాలా చెట్లు పచ్చని చెట్లు పచ్చని పొలాలు మంచి జలపాతాలు పెద్ద పెద్ద నదులు సముద్రాలు అన్ని కలిసి ఉన్న ప్రదేశం ఏదైనా ఉన్నదంటే అది కేరళ అనమాట మన భారతదేశంలో ఉన్న ఒక మంచి ప్రదేశం నాకు ఇష్టమైన ప్రదేశం కేరళ ఇపు ఇపు ఎవరైనా మా నాకు మా అతిథులు కాని ఎవరైనా వచ్చినప్పుడు మా రిలేటివ్స్ కానీ మా బంధువులు కానీ మా స్నేహితులు కానీ మిత్రులు కానీ వచ్చినప్పుడు వాళ్ళని ఎక్కడికైనా ఒక మంచి ప్రదేశానికి తీసుకువెళ్ళాలి అనుకుంటే నేను మాత్రం కేరళ ప్రదేశానికి తీసుకెళ్తాను అనమాట నాకు నచ్చిన ప్రదేశం అక్కడే అనమాట నేను చాలా సార్లు అక్కడికి అంటే తిరగడానికి వేరే ఎప్పుడైనా నాకు మనసు బాగాలేకపోయినా ఎప్పుడైనా చాలా ప్రెజర్గా ఫీల్ అయినా కానీ ఏదన్నా బాధలు వచ్చినా కూడా నేను అక్కడికి వెళ్తే నాకు రిల అంటే మంచిగా ప్రశాంతంగా నా మనసు ప్రశాంతంగా అవుతుంది అనమాట సో నాకు ఆ ప్రదేశం చాలా ఇష్టం నేను అక్కడ ఇష్టంగా వెళ్తాను పైగా నాకు దగ్గరలోనే ఉంటుంది అది సో నేను అక్కడికి వెళ్ళి మంచిగా ప్రదేశాలని చూసి అక్కడ తిరిగి చూడడం నాకు ఆనందాన్ని కలిగిస్తుంది అందుకు ఇప్పుడు మా ఎవరైనా అతిథులు కాని వస్తే నేను అలాంటి ప్రదేశానికి వెళ్ళమని చెప్పేసి వాళ్ళకి సహా సలహా ఇస్తాను ఇంకేమి అక్కడ ప్రతీ ఒక్కటి మనం చూసే ప్రతీ ఒక్కటి మనసుకి ఒక మంచి ప్రశాంతతని కలిగిస్తుంది అలాంటి ప్రదేశాలు నాకు ఎంతో ఇష్టం అనమాట నచ్చిన ప్రదేశం తిరగాలి అనుకున్న ప్రదేశం కేరళ అనేది ఒక అద్భుతం అలా ఉంటుంది ఎటు చూసినా పచ్చని పొలాలు ఎటు చూసినా మంచి మనుషులు ఎక్కడ పొలాలు కనువిందులు చెట్లు కొండలు మంచి మంచి పర్వతాలు మంచి మంచి జలపాతాలు అలాంటివన్నీ ప్రదేశాలు ఉంటాయి అనమాట నేను అక్కడికి వెళ్ళినప్పుడు మునార్ అనే ప్రదేశం ఉంటుంది చూడండి అక్కడ కేరళలో మునార్ అనే ఒక ప్రదేశం ఉంటుంది ఆ ప్రదేశంలో చాలా కొం ప్రతి ఒక్క కొండల మీద వాళ్ళు టీ ప్లాంట్స్ అనమాట అంటే మనకు ఛాయ్ పత్తా పండిస్తుంటారు ఆ ఒక్కొక్క ప్రతి ఒక్క ఛాయ్ పత్తా పండించడం ఆ కొండల మీద చూస్తుంటే ఆ ఛాయ్ పత్తా తోటలను చూస్తుంటే కళ్ళ నిండా ఒక పచ్చని ఒక మంచి పచ్చని ప్రదేశం ఒక మొత్తం ప్రతీ రాయి ముసురుబడడం కానీ మంచు చాలా కొండల మీదకి వెళ్తుంటే ప్రతి సాయంత్రం కానీ పొద్దున కానీ మంచు కురవడం ఇలాంటివన్నీ ఆ ప్రదేశాల్లో ఎప్పుడు జరుగుతూ ఉంటాయి అలాంటివన్నీ మనకి ఏమనిపిస్తాయి అంటే మన మనసుకి ఒక మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది అలాంటి ఎవరైనా ఇప్పుడు మనుషులు ఎవరైనా అలాంటి ప్రదేశాలకి వెళ్ళి సంగ్రహించుకొని ఆస్వాదించడం నేను ఎవరికైనా ఎవరికైనా కావాలన్నా కూడా నేను వాళ్ళకి సలహా ఇవ్వగలను ఇలాంటటే ఇలాంటి ప్రదేశాలని వీక్షించండి ఇలాంటి ప్రదేశాలని వెళ్ళండి అని చెప్పేసి నేను వాళ్ళకి సలహా కూడా ఇవ్వగలుగుతాను ఎందుకంటే అంత మంచి ప్రదేశం అనమాట కేరళ అనేది నాకు నచ్చిన ప్రదేశం అది నేను ఎవరికైనా ఇదే సలహా ఇవ్వా ఇవ్వాలి అనుకుంటున్నాను వెళ్ళండి చూడండి ఆనందించండి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను ఇలాంటి సలహాలు ఇస్తాను నాకు నచ్చి నచ్చుతుంది అనమాట ఇట్లా పైగా మన తెలంగాణలో కూడా చాలా ప్రదేశాలు ఉన్నాయి చార్మినార్ ఉంది బిర్లా మందిర్ ఉంది జూ జూ ఉంది చాలు ఇలాంటివి గోల్కొండ అనేది చాలా చారిత్రకరమైన అంటే ఇప్పుడు మనకి మా బంధువులకి ఎవరికైనా చారిత్రకరమైన ఏమైనా చూడాలి వీక్షించాలి అనిపించింది అనుకో నేను మన గోల్కొండ సజ్జెషన్ చేస్తాను హైదరాబాద్లో ఉన్న గోల్కొండని సజ్జెస్ట్ చేస్తా అక్కడ కూడా చాలా చారిత్రకరమైన మొగల్సు ఎట్లా రూల్ చేశారు ఎట్లా పరిపాలించారు మన దేశాన్ని మన ఈ రాష్ట్రాన్ని మన ఎలా పరిపాలించారు అన్నదాని పైన వాళ్ళు అప్పట్లో ఎలా నిర్మించారు ఎలాంటి పరికరాలు లేకుండా వాళ్ళు అప్పట్లో ఈ ఒక కొండమీద ఒక కోటని ఎలా నిర్మించారు అనేది ఒక చాలా మంచిగా మనకి జ్ఞానోదయం అంటే జ్ఞానం అంటే కొత్త కొత్త కొత్త విషయాలు నేర్చుకోగలుగుతాం అనమాట అంటే అలాంటిది వాళ్ళు అక్కడ రాజులు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ ప్రవర్త అంటే వాళ్ళు ఎట్లా జీవించారు వాళ్ళు ఎలా రూల్ చేశారు అక్కడ నుంచి ఎలా అందరిని పరిపాలించారు అన్నది చాలా క్లియర్గా అక్కడ ఉంటుంది అనమాట మన హైదరాబాద్లో ఇట్లాంటి ప్లేసెస్ ఉంటాయి చార్మినార్ కూడా ఒక ఒక చారిత్రాత్మకమైన కట్టడమే అనమాట అది ఎందుకు ఒక ప్లేగు వ్యాధి అది రావడం వల్ల అప్పుడు అప్పట్లో రాజులు దానికో చిహ్ చిహ్నంగా అంటే ప్లేగు వ్యాధి అరికట్టి అరికట్టిన తర్వాత దానికో చిహ్నంగా దానికో గుర్తుగా అక్కడ మన హైదరాబాద్లో చార్మినార్ను కూడా నిర్మించారు ఇలాంటివన్నీ చాలా చారిత్రాత్మకమైన ప్లేసెస్ ఇవి అన్నిటినీ కూడా మేము చూడాలి చూడాలి అనుకుంటే మా అతిథులకు ఇలాంటివి కూడా సలహా నేను ఇవ్వగలను